మిలట్రీ హోటల్ కదండీ అదేనండి నా పేరు రాకేష్ నేను మీ మీ మిలట్రీ హోటల్ నుండి నేను కొన్ని ఆహార పదార్థాలు ఆర్డర్ చేశాను రెండు గంటల క్రితం అవి నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను అంటే ఒక ఫ్రై పీస్ బిర్యాని దమ్ బిర్యానీ చికెన్ది అలాగే ఒక కు దిల్ కుష్ బిర్యానీ అని ఒకటి పెట్టానండి ఈ మూడు పెట్టాను ఈ మూడు పెట్టి నేను అవి చాలా లేట్ అవుతదేమో ఇంకా టైం పడుతుందేమో అనుకున్నాను కానీ ఎవరైతే డెలివరీ చేశారో ఆ అబ్బాయి పేరు సతీష్ నేను అడిగాను అతను చాలా అంటే మంచిగా ఫోన్ చేసి మంచిగా మాట్లాడాడు డెలివరీ కూడా చాలా త్వరగా ఇచ్చినట్టు నాకు అనిపించింది ఇంకా కొంచెం టైం పడుతుందేమో అనుకున్నాను కానీ నేను అది నాకు రావడం అయితే త్వరగానే వచ్చింది ఎందుకంటే మనం ఫీడ్ మనం ఫీడ్ బ్యాక్ అనేది మంచిగా ఇస్తే ఎదుటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అంటే కనుక అతను చేసిన పనికి న్యాయం జరగాలి కాబట్టి ఆయన మాత్రం ఆయన పనిని సక్రమంగా నెరవేర్చాడు ఏందంటే ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్న ఆహార పదార్థాలు నాకు ఎంత సమయం అయితే మీరు ఇచ్చారో అంతా ఆ సమయం ఇంకా అవ్వలేదు అవ్వకుండానే నాకు దానికన్నా ఒక పది నిమిషాలు ముందుగానే తెచ్చి ఇచ్చారు దానికి నేను ఆయనకి ధన్యవాదాలు కూడా చెప్పాను కానీ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అనేది ఇవ్వడం అనేది ధర్మం అనిపించి నేను మీకు చెప్తున్నాను అతని పేరు సతీష్ ఆ డెలివరీ అబ్బాయి మాత్రం మీరు నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో అవి ఖచ్చితంగా అవే తెచ్చారు కరెక్ట్గా సమయానికి నాకు అందించారు దీన్ని బట్టి ఆయ మీ రెస్టారెంట్లో ఆహారం అనేది త్వరగా అందుతుంది ప్రజలకి అదేవిధంగా ఆ డెలివరీ అబ్బాయి కూడా మంచిగా అన్ని ఎవరివి వాళ్లకే ఇస్తూ సమయానికి అందరికీ అందిస్తున్నాడు దీని పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇమ్మన్నారు కాబట్టి నేను అతని పే అతని పేరు మీద మీకు పాజిటివ్ రివ్యూ అనేది చెప్పడం జరుగుతుంది